నేను నా స్కూల్లో డ్రాయింగ్ వెయ్యడం నేర్చుకున్నాను కళాకారులకు సహాయపడే కళాశాలలు కోర్సులు మీరు కళాకారులు అయితే మీ కెరియర్ను మరింత ఎత్తుకు తీసుకువెళ్ళడానికి అనేక కళాశాలలు మరియు కోర్సులు అందుబాటులో ఉన్నాయి కొన్ని ప్రముఖ కోర్సులు మరియు కళాశాలలు ఫైన్ ఆర్ట్స్ పెయింటింగ్ స్కల్ప్చర్ గ్రాఫిక్ డిజైన్ వంటి కళారంగాలలో నైపుణ్యం సాధించడానికి ఇది మంచి ఎంపిక ఫ్యాషన్ డిజైనింగ్ మీకు ఫ్యాషన్ రంగంలో కెరియర్ చెయ్యాలనే ఆసక్తి ఉంటే ఈ కోర్సు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇంటీరియర్ డిజైనింగ్ మీకు ఇళ్ళను లేదా ఇతర ప్రదేశాలను అలంకరించడం ఇష్టమైతే ఈ కోర్సు మీకు సరిపోతుంది గ్రాఫిక్ డిజైనింగ్ మీకు విజువల్ కమ్యునికేషన్ మరియు డిజిటల్ ఆర్ట్స్లో ఆసక్తి ఉంటే ఈ కోర్సు చాలా ఉపయోగకరంగా ఉంటుంది భారత దేశంలోని ప్రముఖ కళాశాలలు ఎన్ ఐ ఎఫ్ టీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులకు ప్రసిద్ధ చెందిన సంస్థ పార్ల్ అకాడమీ ఫ్యాషన్ డిజైన్ మరియు కమ్యూనికేషన్ రంగాలలో వివిధ కోర్సులు అందిస్తుంది సిమ్బయోసిస్ ఇన్స్ట్యూట్ ఆఫ్ డిజైన్ ఇంటీరియర్ డిజైన్ ప్రొడక్ట్ డిజైన్ వంటి కోర్సులకు ప్రసిద్ధి చెందింది ఐ ఐ టీ బాంబే ఐ ఐ టీ ఢెల్లీ ఇక్కడ కూడా కళారంగాలలో పరిశోధన మరియు అభివృద్ధికి సంబంధించిన కోర్సులు అందుబాటులో ఉంటాయి ఫ్యాషన్ డిజైనింగ్ కెరియర్ లక్ష్యాలు ఫ్యాషన్ డిజైనర్గా నేను ఈ క్రింది లక్ష్యాలను సాధించాలనుకున్నాను ఒక సొంత బ్రాండును ప్రారంభించడం నా సొంత కలెక్షన్ను రూపొందించి అమ్మడం ప్రముఖ ఫ్యాషన్ హౌస్లో పనిచెయ్యడం ఛానల్ డియోర్ వంటి ప్రముఖ బ్రాండ్లతో పనిచెయ్యడం ఫ్యాషన్ మ్యాగ్జిన్లకు డిజైన్ చెయ్యడం వోగ్ ఎల్ ఐ వంటి మ్యాగ్జిన్ల కోసం డిజైన్లు చెయ్యడం ఫ్యాషన్ వీక్లలో పాల్గొనడం నేను డిజైన్లను ప్రదర్శించడానికి ఫ్యాషన్ వీక్లలో పాల్గొనడం మంచి విద్యను పొందాలి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు చెయ్యడం ద్వారా మనకు కావాల్సిన నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలి ఇంటర్న్షిప్లు చెయ్యడం ఫ్యాషన్ ఇండస్ట్రీలో పనిచేసే అనుభవాన్ని పొందడానికి ఇంటర్న్షిప్లు చెయాలి మన నెట్వర్క్ను విస్తరించడం ఇతర డిజైనర్లు ఫ్యాషన్ బ్రాండ్లు మరియు ఫ్యాషన్ ఇండస్ట్రీలోని ఇతర వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకోవాలి మన ఫోర్ట్ఫోలియోను నిర్మించడం మన ఉత్తమ డిజైన్లను ప్రదర్శించడానికి ఒక ఫోర్ట్ఫోలియోను నిర్మించడం సోషల్ మీడియాను ఉపయోగించడం మన పనిని ప్రదర్శించడానికి మరియు సొంత బ్రాండ్ను ప్రచారం చెయ్యడానికి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించాలి క్రియేటివ్గా ఉండడం ఫ్యాషన్ ఇండస్ట్రీలో విజయం సాధించాలంటే మనం క్రియేటివ్గా ఉండాలి వర్క్ హార్డ్ చేయడం మన లక్ష్యాన్ని సాధించాలంటే బాగా కష్టపడాలి ఓపికగా ఉండడం ఫ్యాషన్ ఇండస్ట్రీలో విజయం రావడానికి కొంత సమయం పట్టవచ్చు అందుకు మనం చాలా ఓపికగా నేర్పుగా ఉండగలగాలి